నేను ముఖ్యంగా తీ తీసుకున్న నిర్ణయం నా చదువు నా చదువు విషయంలో నేను గట్టి నిర్ణయమే తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు నేను పై చదువులు చదవడానికి వెళుతున్నాను అప్పుడు నాకు అందరి సలహాలు కావాలి అందుకే అందరి సలహాలు తీసుకున్నాను మా బంధువులవి మా అన్నలవి మా బాబాయివి అందరి సలహాలు తీసుకున్నాను వారందరు చెప్పిన ఒక విషయం విషయం ఒకటి చదువు అనేది కష్టం కాదు ఇష్టంతో చదువుకోవాలి పై చదువులు అనేవి ఖర్చుతో కూడికున్న పని అయినా భయపడకూడదు చదవు అనేది మన ఇష్టంతో చదివితే మనకు స్కాలర్షిప్లు అనేవి రావచ్చు అందుకని మొత్తం మొదటిగా నేను తీసుకున్న నిర్ణయం నా చదువు విషయంలోనే అందరు చెప్పిన సలహా ఒకటే చదువు అనేది ఇష్టంగా చదవాలి కష్టంగా చదవకూడదు మరియు వెనుతిరిగి రాకూడదు చదువు అనేది చదివేటప్పుడు చాలా అవరోధాలు వస్తాయి అవన్నీ అధిగమించాలి అన్నింటిని తట్టుకుని నిలబడాలి కాలేజీలు స్కూళ్ళు అన్నీ కూడా శ్రద్ధగా చదువుకుంటే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది మరియు చదువు విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు చదువుతో పాటు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉండాలి కాని చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు మంచిగా చదివితే మనకు మంచి ఉద్యోగం వస్తుంది చదువు ఒక్కటి పేదవారి భవిష్యత్తును మార్చగలదు కాబట్టి కష్టపడి కాకుండా ఇష్టంతో చదవాలి చదువు అనేది ఎంతసేపు చదివామో లెక్క వేసుకోకూడదు చదవు అనేది కంటిన్యూగా చదువుతు ఉండాలి మరియు చదువుతో పాటి ఆ సాంస్కృతి కా కార్యక్రమాలు ఆటలో పాల్గొనాలి మరియు చదువు అనేది మాములు క్లాస్ పుస్తకాలనే కాకుండా మరియు ఆ కావ్యాన్ని పద్యాన్ని గ్రంధాలయాలకు వెళ్ళిచదివితే ఇంకా మనకు మన్ మనం మ మేదస్ అనేది పెరుగుతుంది మరియు ఆ చదువులో ఏదైనా ఇబ్బందులు కలిగితే గనక అప్పుడే ఆగిపోకుండా దాన్ని ఎలా అధిగమించాలో కూడా నిర్ణయించుకో తెలుసుకోవాలి వాటిని అధిగమించినప్పుడు మన భవిష్యత్తు అనేది ఉజ్వల భవిష్యత్తుకు దారి పడుతుంది చదువు చదువు అనేది ఒక ఒక చదువుకున్న పిల్లవాడు రెక్కలు వచ్చిన పక్షి లాంటివాడు ఎక్కడికైనా ఎగర గలడు అలాగే చదువుకున్నవారు ఏమైనా చేయగలరు చదువు ఒక్కటి ఈరోజుల్లో చాలా ఇంపార్టెంట్ కానీ ఈ రోజుల్లో చదువు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని స్కూల్ ఫీజులని బుక్స్ అని చాలా ఉంటాయి కానీ అవి అన్నింటిని తట్టుకోగలగాలి అవన్నీ తట్టుకున్నప్పుడే మన చదివు అనేది ఎక్కువగా పెరుగుతుంది చదువు పెరిగితే మనకు మన మైండ్ అనేది చాలా వేగంగాను మరియు ఈ రోజుల్లో ఉన్న సాంకేతిక టెక్నాలజీకి మనం అందుకుంటాం మన సాంకేతిక టెక్నాలజీ ఎంత నేర్చుకుంటామో మన చదువు చదువు అనేది అంతగా ఇంప్రూవ్ అవుతుంది చదువు ఎక్కువ చదవడం వల్ల మన బుద్ధి మన మేదస్సు పెరుగుతుంది చదివిన వారిని చాలా గౌరవిస్తారు చదువు ఉన్నప్పుడు మన మనకు మంచి ఉద్యోగం వస్తుంది మనకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు సంఘంలో మనకంటు ఒక గౌరవం ఉంటుంది ఉద్యోగం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మరియు ఉద్యోగం కోసం కోసం పగలు రాత్రి కష్టపడి చదవాలి ఎప్పుడు నిరాశ చెందకూడదు ఒకసారి రాలేదని మనం ఎప్పుడు నిరాశ పడకూడదు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రయత్న మనం ఓడీనా సరే విజయం కొరకు మనం ఎప్పుడు వేచి చూస్తు ఉండాలి ఇలా సలహాలు ఉద్యోగం తీసుకునేటప్పుడు కూడా సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మనకు రు మనకు మొదట్లో ఏమి తెలీదు సో అందుకని అందరి సలహాలు తీసుకోవాలి ఒక సంవత్సరం వెళ్ళాక మనకి ఏంది ఏమీటి అని అది ఆ విషయం గురించి మొత్తం తెలుసుద్ది అప్పుడు మనం ఒక స్టెప్ వేయడానికి ఉంటుంది అంతకుముందు మన ఓన్ సలహాలు కాకుండా చిన్నవారివి పెద్దవారివి అందరివి తీసుకోవాలి సలహాలు తీసుకున్నప్పుడు మనం మన భవిష్యత్తు మన భవిష్యత్తు అనేది మెరుగు పడుతుంది